సాంకేతికత వలన వివిధ ఉద్యోగ అవకాశాలు లభ్యమయ్యాయి సాంకేతిక పరిణామాలు క్రొత్త ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించాయి ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టించాయి ఉదాహరణకు కంప్యూటర్ల యొక్క ఆవిష్కరణ కంప్యూటర్ ప్రోగ్రామర్లు డిజైనర్లు మరియు సర్వర్ నిర్వాహకుల వంటి కొత్త ఉద్యోగాలను సృష్టించింది సాంకేతికత కూడా ప్రస్తుత ఉద్యోగాలను మరింత సమర్థవంతంగా మరియు చేయడంలో సహాయపడింది ఇది మరిన్ని ఉద్యోగాలను సృష్టించింది ఉదాహరణకు ఆటోమేషన్ కర్మాగారాల్లో మానవ శ్రామికుల అవసరాన్ని తగ్గించింది కానీ ఇది కొత్త టెక్నీషియన్లు మరియు నిపుణులకు అవసరాన్ని సృష్టించింది ఈ రోజుల్లో విద్యార్థులు చేయాలి అనుకునే కొన్ని సాంకేతిక డిగ్రీలు ఏమిటంటే మొదటగా కంప్యూటర్ సైన్స్ రెండవది ఇంజనీరింగ్ మూడవది సైబర్ సెక్యూరిటీ నాలుగవది డేటా సైన్స్ ఐదవది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆరవది మిషన్ లెర్నింగ్ ఈ డిగ్రీలు విద్యార్థులకు డిజైన్ అభివృద్ధి మరియు నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తాయి ఈ పరిజ్ఞానం డిజిటల్ ప్రపంచంలో మంచి జీవితాన్ని గడపడానికి విద్యార్థులకు సహాయపడుతుంది ఈ డిగ్రీలతో పాటు విద్యార్థులు కూడా కొన్ని నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను అవేమిటంటే సమస్య పరిస్ప పరిష్కారం మరియు కమ్యూనికేషన్ మరియు సృజనాత్మకత మరియు విమర్శనాత్మక ఆలోచన ఈ నైపుణ్యాలు విద్యార్థులకు సాంకేతిక రంగంలో విజయం సాధించడంలో సహాయపడతాయి సాంకేతిక డిగ్రీలు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తాయి ఇవి భవిష్యత్తులో డిమాండ్లో ఉంటాయి ఈ డిగ్రీలు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమస్య పరిష్కార నైపుణ్యాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు సృజనాత్మకత మరియు విమర్శనాత్మక ఆలోచన వంటి సాఫ్ట్ స్కిల్స్ను కూడా అందిస్తాయి ఈ నైపుణ్యాలు విద్యార్థులకు సాంకేతిక రంగంలో విజయం సాధించడంలో సహాయపడతాయి సాంకేతిక రంగంలో విజయవంతం కావాలంటే విద్యార్థులు నిరంతరం నేర్చుకోవడం మరియు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం సాంకేతిక రంగం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి విద్యార్థులు తమ నైపుణ్యాలను అప్డేట్ చేయడం మరియు కొత్త సాంకేతికాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం